హలో జెకె రెస్టారెంటండి అదే సార్ ఇందాక టూ త్రి ఫోర్ పైన మీద ఒక ఆర్డర్ చేశానండి అది ఆల్రెడీ పేమెంట్ కూడా అయిపోయింది సార్ అది కాకపోతే ఆర్డర్ అడ్రస్ మార్చాలండి నేను అంబేద్కర్ స్ట్రీట్ డోర్ నెంబర్ త్రి టూ ఫోర్కి ఇచ్చానండి అది మార్చి ఫోర్ ఫైవ్కి ఇవ్వాలి ఊరు అదేనండి ఏలూరే ఏలూరు అంబేద్కర్ స్ట్రీట్ అల్వార్ పేట అలాగే సార్ ఓకే